ఫోటోలకి కైన్ మాస్టరు ఫోటో ఎడిటరు స్నాప్స్ మ్యాప్స్ నాటు వాటరు బ్రూస్లీ లాంటి యాప్స్ వాడుతారు ఫోటోకి ఎంత సైజులో ఉండాలి పాస్ ఫొటోస్ సైజుకి ఎంత సైజులో ఉండాలి లేదంటే బర్త్డే ఫోటోలు ఇలాగ ఉండాలి మ్యారేజ్ ఫోటోకి ఇలాగ ఉండాలి ఫంక్షన్కి ఇలా ఉండాలి చిన్న పిల్లలకు ఇలా ఉండాలి పెద్దవాళ్ళకి ఇలా ఫోటో ఉండాలి పండగలు వచ్చేసి వర్చువల్ ఫొటోలు ఇలాగ ఉండాలి లేదా రాజకీయ నాయకుల ఫోటోలు ఇలాగ ఉండాలి అంటే అలా ఫోటోలు సైజులో పెట్టడానికి కంప్రెసర్ లేదా ఇరిటర్ లేదా క్రాప్ రొటేషన్ లాంటివి పద్ధతి ఉపయోగిస్తారు ఆ పద్ధతిలో ఇంటర్నెట్ సైజ్ అనేది ఫోర్ పాయింట్ ఫైవ్ జిబి ఫైల్స్ రామ్ అండ్ రోమ్ అటువంటి ప్రత్యేక వెబ్స్ వెబ్స్ ఆప్స్తో కలిపి ఫోటోలు లుక్ క్రాప్ చేస్తారు ఎడిట్ చెయ్యటానికి ఫోటోలు ముఖ్య ఉద్దేశం ఏమో జ్ఞాపకంగా ఫోటోలు ఉంచుకోటానికి లేదా మనకు గుర్తున్న సన్నివేశాలు లేదా ఫోటో ద్వారా ఇతరులకు మన యొక్క భావాలు లేదా తెలియచేయటానికి మనము ఎక్కడ టూరిజంకి వెళ్ళినా లేదా పెళ్లికి వెళ్ళినా అక్కడ ఫొటోలు తీసుకున్నా పాలన గుర్తింపు సన్నివేశాలు లేదా ఒక చిత్రంకి వెళ్ళినప్పుడు లేదా ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు లేదా ఎక్కడికయినా విహారయాత్రలకు వెళ్ళేటప్పుడు ఫోటోలు తీసుకున్నపుడు ఒక గుర్తింపు గుర్తింపు చేసుకొని మన ఆల్బమ్లో పెట్టుకోవడానికి ఇంటిదగ్గర మరియు లేదంటే మనం ఇలాగా ఓ ఓ గుర్తు ఓ ఓ ఒక ప్రదేశానికి వెళ్ళాము అలా గుర్తు చేసుకోవడానికి లేదా ఒక ఊరు వెళ్ళాము లేదంటే ఒక ప్రాంతానికి వెళ్ళాము లేదంటే ఒక చెట్టు దగ్గరికి వెళ్ళాము లేదంటే ఒక గుడికి వెళ్ళాము ఒక కళాశాలకు వెళ్ళాము ఒక విశ్వవిద్యాలయానికి వెళ్ళాము ఇలా మనము జీవితంలో చూస్తుంటే చేసే మంచి పనులు కూడా మనం గుర్తుంచుకోవడానికి ఫోటోలు ద్వారా లేదా పుస్తకాల ద్వారా డైరీల ద్వారా ఇలా తెలుసుకుంటాము అందుకే ఫో ఫో ఫోటోలు ముఖ్యంగా ఎడిట్ చేయడానికి ఉపయోగపడతాయి